మా ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి కానీ ఆ ప్రదేశాలకు జనాభా రావడం చాలా తక్కువ ఎందుకంటే కనీస వసతులు లేకపోవడం ప్రధాన కారణం మా ప్రాంతానికి దగ్గరలో బీచ్ ఒకటి ఉంది ఆ బీచ్కి వెళ్ళే మార్గం మరి అధ్వాన్నంగా ఉండటం చేత దానికి సందర్శకులు రావడం చాలా తక్కువ రోడ్ల మరమ్మత్తులు చెయ్యడం ద్వారా సందర్శకులను ప్రయాణం చెయ్యడం సులువు అవుతుంది టాయిలెట్స్ మంచినీళ్ళ సదుపాయం మరియు వసతి గృహాలు నిర్మించడం ద్వారా పర్యాటకులను ఆకర్షించవచ్చును ప్రభుత్వం వారు చొరవ తీసుకుని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యాలని విన్నవిస్తున్నాను అలా చెయ్యడం ద్వారా మా ప్రాంతం ఆర్థికంగా మరింత ముందుకు వెలుతుందని ఆశిస్తున్నాను